హలో హలో హలో సార్ సత్యం కంప్యూటర్సా మాట్లాడేది సార్ మాది ఇక్కడ నాదొక సిస్టం ఇక్కడ రిపేర్కొచ్చేసింది స్క్రీన్ డిస్ప్లే అనేది పలిగిపోయింది వారంటీ ఉంది సార్ వన్ ఇయర్ వారంటీ ఉంది ప్లస్ టూ ఇయర్స్ వరకూ మనం ఇచ్చిన వారంటీ గ్యారంటీ కూడా ఉంది కాకపోతే తీసుకున్నది ట్వంటీ ట్వంటీ వర్షన్ల ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ తీసుకున్నాం సార్ వాల్యూమ్ ఫైవ్ దాని డీటెయిల్స్ వచ్చేసి ఇంటెల్ ఐ సెవెన్ సార్ అందులో మీరు ఎలా అంటే ఎక్కడంటే మరి వరంగల్లో తీసుకున్నాం గానీ భువనగిరిలో షిప్పింగ్ అయిపోయింది ఆడ నుండి డంప్ యార్డ్ నుండొచ్చేసింది సార్ మనకు ఇప్పుడు మీరు ఏంటి సార్ భువనగిరి సార్ ఇప్పుడు మీరు అచ్చి రిపేర్ చేస్తారా లేకుంటే మేము వచ్చి పట్టుకుని రావాల్నా దాన్ని ఎలాంటి స్పెసిఫికేషన్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు సార్ ఇన్సూరెన్స్ కట్టాం సార్ కాకపోతే మీరు మళ్ళా ఇప్పుడు వారంటీ వచ్చేసి అవి ఇవి అని ఇస్తారు కద సార్ ఆఫ్టర్ రిపేరింగ్ కూడా మేము ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ పే చేసినాం సార్ ఫర్ త్రీ ఇయర్స్ ఆఫ్ వారంటీ అట్లా మేము ఫిఫ్టీన్ తౌజండ్ కాడకి పే చేసినాం ఎప్పుడు వరకు తీసుకురమ్మంటారు సార్ మరి దాన్ని మీరు ఏ టైం వరకు అవైలబుల్ ఉంటారు సార్ ఓకే మళ్ళీ ఎప్పుడు క్లోజింగ్ టైం సార్ సిక్సా ఓకే సార్ మేము అక్కడినుండి అయితే కాల్ చేస్తాం మీరు మంచిగా రెడీ అయి రండి సార్ అన్నీ అచ్చా ఓకే త్యాంక్ యూ సార్